మీ ప్రయాణ ప్రణాలికలు సమీపిస్తున్నాయి సో యాక్చువల్గా ఇక్కడ మీరు పాస్పోర్టు నుంచి మాట్టాడుతున్నారండి అవునండి యాక్చువల్గా నాకు నేను వెంటనే కొంచెం పని మీద దుబాయ్ వెళ్ళాలి మీరు పాస్పోర్టు ఇంకా డీలే చేస్తూ ఉంటే మాకు దుబాయ్కు వెళ్ళే ప్రయాణం క్యాన్సిల్ అయిపోతుంది సరేనా సరే ఇప్పుడు మీకేం డాక్యుమెంట్స్ కావాలో చెప్పండి ఓకే తొందరగా మీరు చేస్తే నేను ఇప్పుడు తొందరగా బయలు దేరి వెళ్లిపోతా ఎందుకంటే నేను దుబాయి నెక్స్టు మంత్లో వెళ్ళిపోవాలి అంతకు ముందు నుంచే మీరు నాకు తొందరగా ఇప్పిస్తే నేను తొందరగా వెళ్ళిపోతానండి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇప్పిస్తా ఆధార్ కార్డ్ నా దగ్గర ఉంది ప్యాన్కార్డ్ ఉంది మీకు సిగ్నేచర్ కావాలంటే సిగ్నేచర్ కూడా ఇప్పిస్తా పెద్ద విషయం కాదు పోలీస్ వెరిఫికేషనా వచ్చి చేసుకో చెక్ చేసుకోమని చెప్పండి ఏం పర్లేదు మా మా ఇంటి అడ్రస్ అన్నీ ఆధారు కార్డులో ఉన్న అడ్రస్సు మా ఇల్లు ఉన్న అడ్రస్సు ఒకటే సో దానివల్ల ఏ ప్రాబ్లం రాదు మీరు కావాలంటే వచ్చి చూసుకోవచ్చు దాంట్లో ఏ ప్రాబ్లం రాదనమాట అర్థమయిందా ఆ తర్వాత మీకు ఇంకేం కావాలి అంటారు ఓకే సరే అండి మీరు ఒక అపార్ట్మెంట్ బుక్స్ తొందరగా బుక్ చేసేయండి నాకు తొందరగా బుక్ చేస్తే నేను వెంట వెంటనే వెళ్ళి వెరిఫికేషన్ చేసి వచ్చేస్తాను సరేనా ఓకే అండి ఇది కొంచెం తొందరగా చూడండి ఎందుకంటే లేటైతే మళ్ళీ కష్టం నాకు సరేనా ఓకే అండి బాయ్